మామూలుగా పెర పెరట్లో అన్న తోటలో అన్న ముఖ్యంగా మనం గుర్తు వచ్చేది ఏది ఆ తోటలో అన్న పెరట్లో అన్న వరకే మొక్కలు అయిన పళ్ళు అయిన దాని తర్వాత చిన్నచిన్న పురుగులు వాటి వల్ల ఉత్త కాయలు పళ్ళు కాదు మొత్తం చెట్లు చెట్లు కరాబ్ అవుతాయి ఎట్లా అంటే వాటి వల్ల మొత్తం పక్కన ఉన్న చెట్లు కూడా కరాబ్ అవుతాయి అలాంటప్పుడు వాటిని తినడానికి మనకు ముందుగా గుర్తు వచ్చేది పక్షులు పక్షులు మామూలుగా సీదా చెట్ల కాడికి రాలేవు కాబట్టి వాటిని ఆకర్షించడానికి మనం మనం పెట్టేవిఏంటంటే బయట సంగతి నాకు తెలియదు మేము పెట్టేది ఏంటంటే నీళ్ళు గింజలు పెడతాం ఎందుకంటే ఆ వాటి వల్ల అవి చూసి వ ఆ పక్షులు మనము ఉన్న మన తోటలోకి అయిన లేకపోతే మన పెరట్లోకి వస్తాయి అవి అవి చూ అవి చూసిన తర్వాత ఎట్లా ఆ పురుగులను చూసిన వాటిని చూసినా పక్షులు వాటి పని అవి చూసుకుంటాయి ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో ఎలా అంటే మా చెల్లి ఇంటి పైన బంకమట్టి తోటి చిన్న చిన్న పాత్ర పాత్రలాగా చేసి వాటిలో నీళ్ళు గింజలను వేసి పెట్టేది అలా మా చెల్లి కొన్ని చేసేది దాని తర్వాత రోజు మేము నీళ్ళు పోసేవాళ్ళం అవి కేవలం తోట కోసం అనే కాదు మామూలుగా అయిన సరే ఏ పక్షికి అయిన దేనికైనా సరే తాగడానికి తినడానికి అవుతుంది మా దగ్గర ఎలా అంటే ముగ్గు వేసేటప్పుడు పిండితో ముగ్గు వేస్తారు వాటి వల్ల ఏంటంటే చీమలకి పక్షులకి అవి ముగ్గు వేసినట్టు ఉంటుంది తిన్నట్టు ఉంటుంది అలా మనం కాకుండా వేరే చిన్న చిన్న జీవులకు కూడా ఉంటుంది ఇంకా ఏంటంటే పక్షులు